ఈ పరిశ్రమ ఈ సాంకేతిక పరిశ్రమ అనేది మొదట మేము చిన్నప్పుడైతే గురువుల దగ్గర నేర్చుకునేవాళ్ళం కానీ ఈ తరం వాళ్ళైతే అన్నీ ఆన్లైన్లో చూసి నేర్చుకుంటున్నారు ఇలా ఆన్లైన్లో చూసి నేర్చుకోటం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి దురపయోగాలు కూడా ఉన్నాయి ఒకటి ఉపయోగం ఏంటి అంటే మనకి ఏ సమయమంటే ఆ సమయములో మనం ఆ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవచ్చు కానీ దుర ఉపయోగం ఏంటి అంటే గురువు దగ్గర పొందే ఆ మంచి మాటలు కానీ శిక్షణతో పాటు గురువు యొక్క ఆ గురువు చెప్పే మంచి నీతులు కానీ ఇవన్నీ మనం దగ్గరుండీ పాటించడానికి సాధ్యపడదు ఇటువంటివీ ఇప్పుడు ప్రస్తుత తరంలో మనం ఎక్కువ చూడవలసినవి వన్నీ ఇలాంటివే మనం చూస్తున్నాం అని చెప్పచ్చు